నమస్తే మ్యాడమ్ ఏం ఏంటండి మీ ప్రాబ్లం ఏంటి ఎన్ని రోజుల నుంచి ఉంది అండి నొప్పిగా మూడు రోజుల నుంచి అండి ఎక్కడన్న పడ్డారండి మీరు అదే మ్యాడమ్ స్లిప్ అయ్యి ఒకవేళ నొప్పి వచ్చి ఉంటుంది అయితే పెయిన్కిల్లర్స్ లాంటివి కన్నా మీకు ఫిజియోథెరపీ అవసరం అండి నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నారు ఆయనకి నేను ఫోన్ చేసి చెప్తాను ఇలా నా పేషెంట్ వస్తుందని మిమ్మలని రిఫర్ చేస్తాను మీరు ఫిజియోథెరపీ చేయించుకోండి తగ్గిపోద్ది ఎందుకంటే ప్రతి దానికి పెయిన్కిల్లర్స్ అన్నీ వాడకూడదు అండి మీకు ఎక్కువ నొప్పి ఉంటే మాత్రం ఒక పెయిన్కిల్లర్ రాసిస్తాను అది వేసుకోండి ఒకవేళ మరి అంత నొప్పి లేకపోతే వేసుకోకండి మ్యాక్సిమం ఫిజియోథెరపీయే మీరు చేయించుకుంటే మంచిది అయితే అండి నేను మందులు రాసి ఇచ్చానండి మీరు చూడండి అది ఇంకా ఏమన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయా మ్యాడమ్ మీరు పడుకున్నప్పుడు ఎక్కువ వస్తున్నాయా లేకపోతే మార్నింగ్ ఎక్కువ వస్తుందండి పనిచేస్తున్నప్పుడు వస్తుందా పడుకున్నప్పుడు అలాంటప్పుడు ఏమన్న అదే అండి అది ఒకవేళ ఓకే కాల్షియం ఏమన్న తక్కువ అయి ఉంటుంది అయితే మీరు కొంచెం మిల్క్ అది తాగండి క్యాల్షియం ఎక్కువ ఉన్న వాటిని తీసుకోండి ఆకుకూరలు ఎక్కువగా తినండి ఓకే మ్యాడమ్ మేము మీకు ట్యాబ్లెట్స్ రాసిస్తాను అవి వాడండి ఇది ఉదయం వాడండి ఒకవేళ నొప్పి ఎక్కువ ఉంటే వేసుకోండి ఏదన్న లేదంటే దీన్ని అవైడ్ చేయండి మీరు మామూలుగా రెస్ట్ తీసుకుంటే సరిపోద్ది కొన్నాళ్ళు ఎవరికైనా ఈ పని అప్పచెప్పండి ఓకే మ్యాడమ్